నా కుటుంబం కోసం నేను చేసే కొన్ని ఆరోగ్యమైన వంటలు ఏంటంటే ఆకూరలు సూప్ ఇది ఒక సులభమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం ఇది నా కుటుంబం అందరికీ ఇష్టం నేను సాధారణంగా క్యారెట్లు బీట్రూట్లు టమోటాలు మరియు కూరగాయలను ఉపయోగిస్తాను నేను కొన్ని సందర్భాల్లో మాంసం లేదు చేపలను కూడా జాడిస్తాను కూర ఐటమ్ సలాడ్ ఇంకా ఏంటంటే కూరగాయలు సలాడు మరో ఆరోగ్యకరమైన మరియు సంతృప్తికరమైన వంటకం నేను వివిధ రకాల కూరగాయలను ఉపయోగిస్తాను వీటిలో ఆకుకూరలు టమోటాలు క్యారెట్లు పుదీనా మరియు పుదీనా ఉన్నాయి నేను సాధారణంగా ఒక చిన్న మొత్తంలో ఆలివ్ నూనె మరియు వెనిగర్తో సలాడ్ను రుచి చూస్తాను ఇంకోటి ఏంటంటే తృణధాన్యాలు టోస్ట్ అంటే ఏంటంటే నా కుటుంబం కోసం త్వరగా మరియు సులభమైన భోజనం నేను నాకు ఇష్టమైన తృణధాన్యాలను ఉపయోగిస్తాను వీటిలో ఓట్ మిల్క్ మరియు బార్లీ ఉన్నాయి నేను సాధారణంగా టోస్ట్పై తాజా పండ్లు కూరగాయలు మరియు నట్స్ను వేస్తాను ఇంకా గుడ్లు గుడ్లు ఒక సులభమైన మరియు పోషకారమైన భోజనం నేను గుడ్లు వేయించి గుడ్లు ఉడికించి లేదా గుడ్డు ఒకటి వండిన దానికి ప్రయత్నిస్తాను ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ నాకు నా కుటుంబం కోసం ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకంగా నేను చేస్తాను నేను వివిధ రకాల పండ్లను ఉపయోగిస్తాను వీటిలో యాపిల్స్ బెర్రీలు ద్రాక్ష మరియు నారింజ ఉన్నాయి ఇంకా ఏంటంటే నేను సాధారణంగా ఫ్రూట్స్ సలాడ్పై ఒక చిన్న మొత్తంలో తాజాగా పాలు లేదా యోగట్ను వేస్తాను ఈ వంటకాలన్నీ నా కుటుంబాన్ని ఆనందించే విధంగా మరియు ఆరోగ్యకరంగా ఉండాలని నేను వాటిని రూపొందిస్తాను నేను తరచుగా కొత్త వంటకాలను ప్రయత్నిస్తాను మరియు నా కుటుంబం ఇష్టపడే వాటిని నేను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటాను